చాలామంది పిల్లలు స్కిల్ ఉన్నోళ్లు ట్యాలెంట్ ఉన్నోళ్లు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు చదువుకోలేని పరిస్థితులో ఉన్నప్పుడు వాళ్ళందరూ చదువు మానేస్తున్నారు మానేసేసరికి ఎవరూ పట్టించుకోవట్లేదు వాళ్ళని అంటే డబ్బున్నోళ్ళు కూడా రాజకీయ నాయకులు కానీ ఎవరైనా వాళ్ళ దగ్గరకు వెళ్ళి అడిగితే వాళ్ళు పట్టించుకోవచ్చు లేదా చదువుకోవచ్చు చదువుకునే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చాలామంది ఆగిపోయి ఎదో ఒక చిన్న షాప్లో పని చేసుకోవడం అలా ఆగిపోతున్నారు అంటే ఆ స్కిల్ ట్యాలెంట్ అక్కడి వరకూ ఉపయోగించుకుంటున్నారు అంటే దాన్ని ఎంజాయ్ చేసి దాన్ని ఇంకా తీసుకోవడం మానేస్తున్నారు అంటే దాన్ని పర్సనల్గా ఇప్పుడు చాలామంది ఏం చాలామంది పిల్లల్లో ఏంటంటే మంచి మంచి ట్యాలెంట్లు ఉన్నాయి అంటే స్పోర్ట్స్లో కానీ ఏదైనా ఆటల్లో కానీ స్కేటింగ్ కానీ ఇలాంటి ఆటల్లో చాలా ట్యాలెంట్ ఉంటుంది కానీ అది అక్కడి వరకే అక్కడి వరకే ఉండి ఆ టోర్నమెంట్ వచ్చినప్పుడు చేసి తర్వాత మానేయడం తర్వాత ఇంకో ఆటకు వెళ్ళిపోవడం ఇలా చేస్తున్నారు కానీ ఒక ఆట మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు మనం తెచ్చుకోలేము అన్న ఇది లేదు దీనివల్ల రాజుగారు కూడా చాలా సాయం చేశారు చాలామంది పిల్లల్ని చదివించారు విజయనగరం రాజుగారు చాలా సాయం చేసి పిల్లల్ని చదివించడం ఇలాంటివన్నీ చేసేవారు కానీ కొంతమంది పిల్లలు అయినా సరే వినకుండా బయటకి అలవాటు పడిపోయి ఆ ఉద్యోగాలు చేసుకుంటా అలా ఉండిపోయేవారు చాలా ట్యాలెంట్లు అలాగానే తొక్కేసుకోని అలానే ఉండిపోయేవారు దానికి ఇంకా ఎవరూ పట్టించుకోవడం మానేశారు వారి తల్లితండ్రులు కూడా ఇంకా డబ్బు కోసం అంటే డబ్బు ఇల్లు గడవడం కోసం ఇంకా చిన్నపిల్లల్ని జాబుల్లో పెట్టేయడం అలా చేసేవారు కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి రాజుగారు అలా ఒప్పుకోకుండా పిల్లలు ప్రతీ ఒక్కరికి విద్య ఉండాలని రాజుగారు ఎప్పుడూ సాయం చేస్తూ అలానే రాజకీయ నాయకులూ కూడా విజయనగరంలో సాయం చేస్తూ పిల్లల్ని చదివించడం లేదా ఎవరైనా స్పోర్ట్స్లో కానీ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పైకి తీసుకురావడం అలాగా రోజు ఉదయమే విద్య స్టేడియంలో మాకు ఎప్పుడూ స్పోర్ట్స్ అనేవి అవుతాయి టోర్నమెంట్స్ అవుతాయి స్టేట్ వాళ్ళు స్టేట్ ప్లేయర్స్ జిల్లా ప్లేయర్స్ అందరూ వస్తే ఆడుకుంటూ ఉంటారు ఆ స్టేడియంలో అలానే స్కేటింగ్ కానీ కబడ్డీ కానీ వాలీబాల్ కానీ అన్నీ గే అన్నీ రకాల ఆటలు ఆడుతారు అలానే విద్యలో విద్యలో వచ్చేసరికి ఏదైనా ఎవరైనా ఏవి నవోదయ కానీ ఏపీఆర్జేసీ కానీ రాసుకుంటే అందులో కూడా చాలా బాగా సాయం చేసేవారు